రీసెంట్గా రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడేమో మా ఫ్రెండు నేను ఇద్దరం వెళ్ళాము తను ఏమో ఉన్నదాని కన్నా చాలా ఎక్కువ ఫుడ్ తీసుకున్నాడు ఆ ఫుడ్ ఇద్దరం తినలేం అది చాలా ఎక్కువగా ఉంది అందులో కొంతవరకు మాకు సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫుడ్ ఆ ఫుడ్ని రిటర్న్ చేయాలి వాడు తీసుకో వాడిని తీసుకునే టైపులో మనం రిక్వెస్ట్ చేయాలి చేసి మనం ఏంటంటే వాడికి రిటర్న్ ఇచ్చి దానికి బదులుగా ఇంకేమన్నా తీసుకోవాలి తీసుకున్నాక తగ్గాలి తీసి అప్పుడు ఎంత కావాలంటే అంత మనం ఉంచుకొని మిగతాది మనం రిటర్న్ చేసేయాలి కాబట్టి ఆహారాన్ని మనం అవి అవసరమైనంత తినేసి మిగతాది వాడినే రిటర్న్ చేసుకోమని మనం చెప్పాము కావున దానికి వాడు ఒప్పుకున్నాడు అన్నమాట